మ్యాడమ్ మ్యాడమ్ మొన్న హాస్పిటల్కి వచ్చాము కదా అవేనండి నా రిపోర్ట్సు మొన్న స్కానింగ్ అవి తీసుకున్నారు ఎంఆర్ఐ స్కానింగు ఇవి ఇవి ఎక్స్రేస్ అవి అన్ని తీసుకున్నారు కదండి నాకు మెడికల్ కండిషన్ ఇప్పుడెలా ఉందండి అంటే దేనివల్ల అంటారండి అవునాండి అంటే ఇప్పుడు నాకు కాళ్ళు చేతులు కొంచెం తెల్లగా అయిపోతున్నాయి అండి ఎక్కువ కళ్ళు తిరిగేస్తున్నాయ్ ఎక్కువసేపు తిరగలేకపోతున్నాను బయట అందుకే దాని లో బీపీ అండి ఒకే అండి తింటామండి కాకపోతే ఇంకేమన్నా అంటే దానికి ఇంకేమన్నా ఫర్దర్గా ఇలాంటివి కాకుండా ఇంకేమన్నా ఉన్నాయండి ఆకుకూరలు అవి అవి తింటాము అయి తింటాము ఇంకేమన్నా ఉన్నాయండి ఏ హెల్త్ హెల్త్ మెడికల్ కండిషన్ ఇంకేమన్నా ఒకే అండి అంటే ఇప్పుడు ఇప్పుడు హెల్త్ కండిషన్ వైట్ బ్లడ్ సెల్స్ పడిపోయాయి అని చెప్తున్నారు కదండి ఇప్పుడు అది కాకుండా ఇంకేమన్నా ఉన్నాయండి అంటే హెల్త్ కండిషన్లో ఓన్లీ అదొకటే ఉందండి

ఒకే అండి ఆకుకూరలు అవి తింటూ ఉంటామండి అదే జుట్టు కూడా కొంచెం ఫాల్ అయిపోతుంది అందుకనే అండి మీకు మీ మీ దగ్గర కన్సల్ట్ అవ్వమన్నారు వేరేవాళ్లు మీరైతే చెప్తారు అని ఒకే అండి తీసుకుంటామండి ఒకే అండి అయితే ఈసారి నుంచి ఆకుకూరలు అవి ఎక్కువ తింటామండి దానివల్ల ఏమి ప్రాబ్లమ్ ఉండదు కదండి సరే ఒకే అండి థ్యాంక్ యూ అండి